నమస్కారమండి ఏం కావాలండి మీకు మొబైల్సేనా అండి ఏ కంపెనీ కావాలని అనుకుంటున్నారు ఎలాంటిది కావాలని అనుకుంటున్నారు అండి ఈ రెండు రోజుల్లో కొత్తగా వచ్చినవి అయితే మ సామ్సంగ్ ఉంది అండి సామ్సంగ్ జీ థర్టీ టూ ఇంకా వన్ప్లస్ కూడా ఉంది అండి చాలామంది దానిలో కెమెరా అది బాగుంటుందని అనిచెప్పి చాలామంది అదే తీసుకుంటున్నారు మీకు వన్ప్లస్సా అండి వన్ప్లస్ అది వచ్చి మీకు ముప్పై రెండు వేలు పడుతుంది అండి ఇది వచ్చి ర్యాము మనకి ఎయిట్ జీబీ వస్తుంది అండి రోమ్ ఇంకా రోమ్ వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వస్తుంది అండి అదే అసలు మాములుగా ఎక్కువ ఇంకా మీకు ర్యామ్ వచ్చి ఎక్స్ట్రా ప్లస్ టూ జీబీ ఇస్తాడు అండి మనకి ఇది అయిపోయినా సరే ఇంకా మనం యాడ్ చేసుకొవచ్చు ఆ టూ జీబీని ఇంకా దీని కెమెరా క్వాలిటీ కూడా సిక్స్టీ ఫోర్ ఎంపీ వరకు ఉంటుంది అండి వన్ థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది మరీ ఏమంటారండీ వన్ ఇయర్ వరకు వారంటీ ఇస్తాము అండి సంవత్సరం వరకు వారంటీ ఇస్తాము అండి ఆ సంవత్సరంలో ఏ రిపేర్ వచ్చినా సరే మీకు మేము ఫ్రీగా చేసిపెడతాము అండి మొత్తం ఒక్క సారి కడితే మేము చెప్పినట్టు ముప్పై రెండు వేలు పడుతుందండి అలా కాకుండా ఇఎంఐ కట్టుకుంటాను అంటే కనుక మీకు ఇంట్రెస్ట్తో కలి పది వేలు అవుతుంది అండి నెలకి మీరు ఐదు వేలు కట్టాల్సి ఐదు వేలు ముప్పై నాలుగు వేలు కట్టాలి అండి అలాగే మీకు ఆ ముప్పై నాలుగు వేలు ఎన్ని నెలలు కడితే అన్ని నెలలు కట్టించుకుంటాము అండి మీరు నెలలు పెంచుకునే కొద్ది అక్కడ మీకు వడ్డి అనేది పెరుగుతుంది అండి మీరు ఎన్ని నెలలు పెట్టమంటారో ముందే చెప్తే దాని ప్రకారం చెప్తామండి అవునండి అలాగ ఏమి ఉండదు అండి మేము వచ్చి మీరు ఈ ఫోను ఒకేసారి తీసుకుంటే దీనితో పాటు ఇక్కడ మాకు ప్రెజెంటు అది ఒక ఆఫర్ ఉంది అండి డైరెక్టుగా క్యాష్ ఇచ్చి కనుక తీసుకుంటే మీరు మేము వెయ్యి రూపాయలు తగ్గిస్తామండి సరేనంది ఇది మీకు ఇచ్చేయమంటారా ఇది మీకు వన్ప్లస్ సరే అండి ధన్యవాదాలండి